మూడువందల ముప్పై మూడు పదకొండు వేల ఐదు వందలు ఇరవై ఎనిమిది వేల మూడు వందలు ఒక లక్ష పదకొండు వేలు ఎనమిది లక్షల తొంభై వేలు